శుభోదయం చెప్పండి

చెప్పండి ఒకసారి మీరు వేచి ఉండండి నేను ఒకసారి ఏమైనా ఖాళీలు ఉన్నాయో లేదో చూసి చెప్తాను మీరు ఏ తారీకు చెప్పారు ఇరవై ఎనిమిదిన ఖాళీలు లేవండి ఇరవై తొమ్మిదో తారికున అయితే ఖాళీలు ఉన్నాయి ఇరవై తొమ్మిదిన మీరు రావచ్చు ఎవరెవరు ఎంత మంది వస్తారు అండి ఏడుగురు వసతి మీకు మొత్తం అన్ని ఉంటాయి అండి మీరు రెండు రోజులు ఉండొచ్చు ఇక్కడ ఇరవై తొమ్మిదిన మీరు చేసుకున్నారు అంటే ఇరవై తొమ్మిది ముప్పైన కుడా ఉంది మీరు చూసి వెళ్ళచ్చు మీకు రాత్రి కూడా పడుకోవడానికి మీకు మంచాలు భోజనము అన్ని మేమే చూస్తాము మ్యూజియం అనేది పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుంది అండి మీరు ఈ సమయంలో ఎప్పుడైనా తిరగొచ్చు మీకు ఇష్టమొచ్చినంత సేపు తిరగొచ్చు ఎక్కడైనా తిరగొచ్చు కానీ ఇక్కడున్న వస్తువులని వేటిని కూడా మీరు ముట్టుకోరాదండి మీరు వాటిని భద్రంగా చూసి వెళ్ళిపోవాలి అంతే వాటిని పట్టుకోకూడదు మీకు రెండు రోజులు మీకు ముందుగా బుక్ చేసుకోవడానికి అయితే డబ్బులు అవ్వవు అండి మీరు వచ్చాక మాత్రం రెండు రోజులు గా గాను రోజుకి ఐదు వేలు చొప్పున మీరు ఏడుగురు ఉంటున్నారు కాబట్టి రెండు రోజులుకి పదివేలు ఇవ్వాలండి అవున్ ఏడుగురుకి కలిపేనండి మీరు ఇంకా ఆ పది వేలు తప్ప ఒక్క రూపాయి కూడా చెల్లించ అవసరం లేదు పది వేలు ఇచ్చేస్తే చాలు

డబ్బులు లేదు అండి మీరు వచ్చిన వెంటనే ముందు డబ్బులు ఇచ్చి ఇక్కడ మీకు వాటికి సరిపడే టోకెన్స్ అవి ఇస్తారు వాటితోనే మీరు లోపలికి వెళ్ళగలరు ముందు డబ్బులు కట్టేసి చేతికే ఇవ్వాలండి మీకు బ్యా మీరు బ్యాంకు నుంచి తీస్తానంటే అవ్వదు మీరు చేతికి ఇవ్వాలి డబ్బులు ఇరవై తొమ్మిదిన ఖాళీ ఉన్నాయండి మిమ్మల్ని ఒక విషయం అడగడం మర్చిపోయాను మీరు అసలు ఈ కాటన్ మ్యూజియం ఎందుకు వద్దామనుకుంటున్నారు ఎందుకంటే మేము మాకు చేసిన ప్రతి వారిని ఇలా అడగాలి మీ సమాచారాన్ని అంతటిని ఒక పుస్తకంలో రాసి పెట్టుకోవాలి మీరు ఎందుకు వద్దాం అనుకుంటున్నారు

విహారి యాత్రిగా దీనిని అలాగేనండి మీకు ఇరవై తొమ్మిది ముఫ్ఫైకి ఖాళీలు ఉన్నాయి అండి మీరు రావ ఇరవై తొమ్మిది పొద్దున్న తొమ్మిద గంటలకల్లా ఇక్కడ ఉంటే చాలు సరే నండి ధన్యవాదములు